సార్ ఓలా క్యాబ్ సార్ ఓకే సార్ సార్ నేను నా పేరు మోహన్ సార్ నేను వైజాగ్ విజయనగరంలో నేను ఇప్పుడు అర్జెంట్గా గజపతి నగరం వెళ్ళాలి సార్ అవును సార్ గజపతి నగరం ఆటో ఏమైనా రెడీగా ఉంది సార్ ఉందా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఎంత అవుతుంది సార్ ఎయిట్ హుండ్రెడ్ సార్ ఎయిట్ హండ్రెడా సార్ ఎక్కువ సార్ చాలా ఎక్కువ సార్ సార్ సిక్స్ హండ్రెడ్ సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ డ్రైవర్ నంబర్ ఏమైన్నా ఇవ్వగలరా అదే సార్ ఇక్కడ ఉన్నాం కదా మళ్ళీ కమ్యూనికేషన్ కోసం ఎక్కడ ఉన్నారు ఏంటా అని అది త్వరగా వస్తారా రారా అని అడగడానికి సార్ అదే సార్ మీరు త్వరగా రాకపోతే క్లైమేట్ బాలేదు కదా సార్ నేను త్వరగా వెళ్ళాలి సార్ అవును సార్ సార్ నేను సింగల్యే సార్ అవును సార్ సింగల్యే సార్ ఓకే సార్ అదే సార్ రిటర్న్ కూడా వస్తాను మీరు ఒక వన్ హవర్ వెయిట్ చేస్తాను అంటే ఆ సరే సార్ ఆ ఓకే సార్ ఆ పే చేస్తాను సార్ అమౌంట్ పే చేస్తాను సార్ ఓకే సార్ సార్ ఫోన్పే చేస్తాను సార్ అమౌంట్ని ఆ ఓకే సార్